రాజ మోహన్ సింగ్ ఈయన రాజవంశీలకు చెందిన వ్యక్తి ఈయన పరిపాలనలో చాలా అభివృద్ధి ఉండేది అయితే ఈయన ఈయన ఫస్ట్ శతాబ్దంలోనే కూడా అందరి పరి ప్రజలందరినీ కూడా చాలా మంచిగా చూసుకునేవాడు ఈయన ఒక మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు అయితే ప్రసిద్ధి చెందాడు ఆ రాజుల్లో ఆ రాజుల అందరిలో కూడా నేను తెలుసుకున్న రాజుల అందరిలో కూడా ఈయన గురించి నాకు చాలా బాగా అనిపించింది ఈస్ట్ ఒడిస్సా నుంచి వేస్ట్ ఒడిస్సా వరకు ఇతనే పరిపాలించేవాడు ఆయన చరిత్ర అంతా కూడా ప్రజలకు ఆయన చరిత్ర అంతా చూసినట్లయితే అందులో ప్రజలకు సాయం చేసేది మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆయన ఎక్కువగా ప్రజలకు సహాయం చేయడము అందరిని మంచిగా చూసుకోవడము వాళ్లకు కావాల్సిన ధనం ధాన్యాలు అన్ని ఇవ్వడము వాళ్ళ అవసరాలు అన్నీ తీర్చడంలో ఈయన ముందుండేవాడు కాబట్టి ఈయన రాజ్ మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి అని నేను గమనించాను